మన గ్రామములో క్షేత్రస్థాయిలో నేరాలు జరుగుతున్నాయి అయ్యి ఎటువంటివంటే ఆడపిల్లల్ని వేధించటం ఆడపిల్లల్ని మానభంగం చేయటం వారిని హేళన చేయటం తక్కువ చూపు చూడటం అలాగే మగవారి పన్ మగవారికి కూడా చులకనగా చూడటం తక్కువ కులం వారినీ చూడటం అంటరానితనంగా చూడటం ఇంకొచ్చేసి దొంగతనాలు దారి దోపిడీలు ఇలా చెప్పుకుంటూ పోతే చానా జరుగుతున్నాయి మరీ మనా సర్పంచ్ గారిని మేము కోరుతుంది ఏంది అంటే ఇక మీదట జరిగినవన్నీ వదిలేయండి అయి జరిగిపోయినవి వాటి గురించి మనం ఏమీ చేయలేం ఇకనుంచైన భవిష్యత్తులో జరగబోయే ఏదన్న నేరాలు గాని వాటిని అరికట్టడానికి మనకి గ్రామంలో నలుమూలలా ఇప్పుడు వస్తుంది కదా టెక్నాలజీ వాడుకొని సీసీ కెమెరాలు లాంటివి పెడటం ఏమన్నా జరిగితే పెద్ద మనుషుల్లో పెట్టి పరిష్కరించుకోవటం అలాగా మనం నలుగురు కృషి చేసి మన త మన తోటి సహోదరిని ఆడవారిని సహోదరి భావంతో చూడటం ఇలా చిన్నచిన్నవి మనం చేసుకుంటూ పోతే భవిష్యత్తులో జరగబోయే మార్పులు మనం అరికట్టాలే అరికట్టే అవకాశం ఉందని ప్రజలందరి తరపున నా అభిప్రాయం నేను వ్యక్తం చేస్తున్నాను